ఏదైనా నవల ఆనాటి మీ ప్రాంతం యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తుందా అయితే ఎలా నవల అనగా ఆ కొన్ని కొన్ని నవలలు ప్రాంతం మీదనే కాకుండా ఆడవారి అందం మీద లేదా అమ్మ ప్రేమ మీద కూడా వర్ణస్తాయి చిత్రీకరిస్తాయి ఉదాహరణకు ప్రాంతం అనంగా మా ఊరు మా ఊరు కొన్ని నవలలో రాసినట్టుగా ఎంతో అందంగా అద్భుతంగా ఊరు పచ్చగా ఉంటుంది పచ్చని పొలాలు పైరు ఇంకా పొలాలు పొలాల్లో పొం పంట పొలాలు పాడి పంటలు ధాన్యం కో ఇంకా కొన్ని కొన్ని పండుగలు పండుగల టైంలో సమయంలో ఊర్లలో చాలా సంతోషంగా ఉంటుంది